హలో సాయిస్ ట్రావెలేజెన్సిసాండి హా అదేనండి నేను మార్నింగు క్యాబ్ బుక్ చేసుకున్నాను కదా అదీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనే ట్యాక్సీ అండి అదీ క్యాబండి అదీ అయితే నేనూ నర్సారావు పేటనుంచి బుక్ చేసుకున్నాననమాట దాచేపల్లి వరకు నేను నా పేరు శ్రీకాంతీ అండీ అవునండి అవునండి అప్పుడే నైన్ థర్టీకి బుక్ చేసుకున్నాను ఇప్పుడు నేనొచ్చేసరికి నాకు నా హ్యాండ్ బ్యాగనేది మిస్ అయిందనమాట నేను చూసుకోలేదు నేను దిగొచ్చేసాకా నాకు హ్యాండ్బ్యాగ్ మిస్ అయిందని చూస్కున్నాను అందులో నా ఫోను ఇంకా నా కార్డ్స్ అన్నీ ఉండిపోనీయండి హా అవునండి మీకు అక్కడ డ్రైవర్గారు శ్రీనుగారని చెప్పారు ఆయన పేరు ఒక్కసారి మీరు ఎంక్వయిరీ చేసి నాకాయన నెంబరుగాని లేదా నా హ్యాండ్బ్యాగ్ కాని ఎక్కడుందో మీరు చెప్తే నేనొచ్చి తీసుకుంటానండి నాకు చాలా అవసరమండి అందులో ఉన్న థింగ్స్ అన్నీ నాకు చాలా అవసరం నేను చూసుకోలేదు నా దగ్గరున్న బ్యాగ్లు పట్టుకొని వచ్చానుగాని న నాది మిస్సయిందని చూసుకోలేదండి ఓకేనండి ఆయన నెంబరేంటో నాకు పెట్టండి లేదంటే నా నెంబరైనా ఆయనకివ్వండి ఒక్కసారి నేను ఒకవేళ ఎక్కడకొచ్చి తీసుకోమంటారో దాన్నిబట్టి నేనే వస్తనండి లేదంటే మా హస్బెండ్నయినా సరే మీకు పంపించి తీసుకుంటానండి ఓకేనండి అయితే ఇంకెపు ఎప్పుడు అలా జరగలేదు అయితే ఇప్పుడు నేను ఆఫీస్కెళ్ళి అర్జెన్సీలో నేను మర్చిపోయాననమాట నేను చూసుకోలేదండి అలాగేనండి ఆయనకూడా ఒక సిక్స్టీ ఇవ్వలేదు లేదు లేదండి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయండి హా అవునండి నేను ఒకసారి నాకేదయింది నీ మీరు చెప్పండి ఒకసారి లేదంటే ఇప్పుడే నాకు హు నన్ను దింపి ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యింది ఒకవేళ ఇక్కడెక్కడయినా ఉండుంటే కనకా నేను నా ఫ్రెండయినా పంపించి నా హ్యాండ్బ్యాగ్ పిక్ చేసుకోమని చెప్తాను ఒకసారి చెప్పండి మీరు ఓకేనండి థ్యాంక్ యూ అండి